హలో గుడ్ ఈవెనింగ్ మేడం

మాకు బ్లాక్ బోర్డ్ కొంచెం పిల్లలతోని ప్రాబ్లం అవుతున్నాయి

పిల్లలు కొంచెం చెప్తుండడం లేదు

ఇంకా బ్లాక్ బోర్డ్ అనేది కొంచెం కలర్ అనేది బ్లాక్ కలర్ వేయించండి క్లాసెస్ కొంచెం క్లీన్ చేయించండి

ఆ ఫ్యాన్స్ కూడా కొంచెం రిపేర్ చేయించండి

లేదు

శ్రీజిత వర్ష వర్షిత వీళ్ళు ముగ్గురు

ఓకే మేడం థ్యాంక్ యూ